హలో నిత్య ఫార్మసియా అదండీ నాకు హెడెక్ ఫీవర్కి ఇంకా కోల్డ్కి ఏమైనా ట్యాబ్లెట్స్ చెప్తారా వన్ వీక్ అండి తగ్గడంలేదు ఫీవర్ పోతుంది మళ్ళీ వస్తుంది లేదండి ఒకోక్కసారి హై అవుతుంది లో అవుతుంది అండి ఓకే కోల్డ్కి ఓకే డైలీ యూజ్ చేయాలా తిన్న తరువాత వేసుకోవాలా వేసుకోవాలా తినక ముందు వేసుకోవాలా

ఇంకేమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా అవి కాకుండా ఓఆర్ఎస్ త్రాగవచ్చా అంటే ఇప్పుడు క్రొత్తగా రీబ్యాలెన్స్ సమ్థింగ్ ఏమో వచ్చింది కదా అది త్రాగవచ్చా ఫుడ్ ఏమేమి తినాలి ఇంకా ఓకే అండి కోల్డ్ వాటర్ త్రాగాలా హాట్ వాటర్ త్రాగాలా ఓకే అండి